నమస్కారం అండి ఎవరండి లోప లోపలికి రండి వచ్చి కూర్చోండి నేను కూడా చాలా రోజులుగా ఒక ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుందాం అనుకుంటున్నాను వాటి గురించి నాకు కొంచెం వివరించండి నేను మా వారు ఇంకా మా ఇద్దరి పిల్లలు ఎందుకండి అలాగే అండి అంటే ఇప్పుడు మా పిల్లలు పేరున పాలసీ ఎన్ని సంవత్సరాలు పడుతుంది మరి మనం పూర్తిగా ఇరవై సంవత్సరాలు డబ్బులను కట్టాలా అండి పాలసీ పూర్తి అయిన తర్వాత వెంటనే డబ్బులు ఇస్తారా అండి వడ్డీ ఎంత పడుతుందండి సరేనండి నేను మా వారిని అడిగి మీకు చెప్తాను మీ నెంబరు ఇచ్చి వెళ్ళండి